మా ప్రాంతాలలో విద్యార్థులు ఉన్నత విద్య కోసం ప్రభుత్వ కళాశాలలు ప్రైవేట్ కళాశాలలు మరియు విశ్వవిద్యాలయాలను ఎంచుకుంటారు ప్రభుత్వ కళాశాలలు చాలా తక్కువ రుసుముతో విద్యను అందిస్తాయి కానీ వాటిలో ప్రవేశం కోసం ప్రవేశ పరీక్షలు ఉంటాయి ప్రైవేట్ కళాశాలలు మరియు విశ్వవిద్యాలయాలు సాధారణంగా ప్రభుత్వ కళాశాలల కంటే ఎక్కువ రుసుముతో విద్యను అందిస్తాయి కానీ వాటిలో ప్రవేశం సులభంగా దొరుకుతుంది భారతదేశంలో విద్యార్థులు ఎంచుకునే అత్యంత ప్రధాన రంగాలు ఇంజనీరింగ్ వైద్యం మరియు మ్యానేజ్మెంట్ ఇంజనీరింగ్ కోర్సులు భారతదేశంలో విద్యార్థులలో ప్రా అత్యంత ప్రాచుర్యం పొందినవి ఈ కోర్సులు విద్యార్థులకు విస్తృత శ్రేణి విద్య ఉద్యోగులకు అవకాశాలను అందిస్తాయి వైద్యం మరియు మ్యానేజ్మెంట్ కూడా భారతదేశంలోని విద్యార్థులలో ప్రాచుర్యం పొందుతుంది ఈ రంగాలు భారతదేశంలో అత్ అధికంగా చెల్లించే ఉద్యోగాలలో కొన్ని విద్యార్థులు ఎంచుకునే ఇతర ప్రధాన రంగాలు ఇక్కడ ఉన్నాయి అవి ఏంటంటే ఆర్ట్స్ కామర్స్ సైన్స్ నర్సింగ్ ఐటీఐ అగ్రికల్చర్ బీఈడి ఎంఈడి ఆర్ట్స్ ఈ రంగంలో సాహిత్యం సంగీతం చిత్రలేఖనం మరియు నాటకం వంటి సృజనాత్మక ప్రాజెక్టులను కవర్ చేస్తుంది ఈ రం కామర్స్ ఈ రంగం ఆర్థిక శాస్త్రం వ్యాపార నిర్వహణ మరియు ల అభ్యాసాలను కవర్ చేస్తుంది సైన్స్ ఈ రంగం భౌతిక శాస్త్రం రసాయన శాస్త్రం జీవశాస్త్రం మరియు గణితం వంటి శాస్త్రీయ విషయాలను కవర్ చేస్తుంది నర్సింగ్ ఈ రంగం రోగులకు సంరక్షణ మరియు చికిత్సను అందించడానికి నర్సులను సిద్ధం చేస్తుంది ఐటీఐ ఈ రంగం టెక్నికల్ ట్యాబ్ స్కిల్ లను అభివృద్ధి చేయడానికి విద్యార్థులను సిద్ధం చేస్తుంది అగ్రికల్చర్ ఈ రంగం వ్యవసాయం మరియు ఉత్పత్తిపై దృష్టి పెడుతుంది బీఈడీ లేదా ఎంఈడీ ఈ రంగాలు ఉపాధ్యాయులను సిద్ధం చేస్తాయి అలాగే ఎంఎస్సీ ఎంఈసీ ఎంటెక్ బిటెక్ వంటి చాలా కోర్సులు ఉన్నాయి విద్యార్థులు తమ సామర్థ్యాలు ఆసక్తులు మరియు లక్ష్యాల ఆధారంగా తమకు సరైన ఉన్నత విద్య రంగాన్ని ఎంచుకోవడం చాలా ముఖ్యం